ఈ ఆవు పేడని ఇంట్లో అలకడం వలన ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి ఆవు పేడలు క్రిమునాసికశక్తి ఎక్కువగా ఉంటుంది పలు రకాల వైరస్ అంటే డెంగ్యూ మలేరియా ఇతర వైరస్లను ఎదుర్కొనే శక్తి ఈ ఆవు పేడలో ఎక్కువగా ఉంటుంది ఇంటిముందు ఆవు పేడ అలకడం వలన దుర్వాసన చీమలు ఇతర కీటకాలు రావు సైన్స్ పరంగా చూస్తే ఇంటిని అలంకరించడం ఈ ఆవు పేడతో అలకడం పసుపు వంటివి ఒంటికి రాయడం ఇంట్లో ఆవు మూత్రాన్ని చల్లటం వంటి పనులు చేయడం వల్ల చాలా మంచిది ఆ కాలంలో వంటలకి ఆవు పేడ ఎరువు వేయడం పంటలకి ఆవు పేడ ఎరువు వేయడం వలన పంటలు చాలా సమృద్ధిగా ఉండేవి పండేవి ఆ పంటల వల్ల ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు అంతా రసాయన ఎరువులు వేయడం వలన ఇప్పుడు వచ్చే పంటలు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి మా ఇంటిని చీపురుతో ఊడుస్తాము తర్వాత లైజర్ లేదా పెనాయిల్ వేసి తుడుస్తాము తర్వాత పొడిగా ఉండే దుస్తులు వేసి రెండోసారి తుడుస్తాము మా ఇంటి ముందు నేలపైన ఆవు పేడతో అలుకుతాము తర్వాత ఊడ్చి ముగ్గు పిండితో ముగ్గు వేస్తాము పూర్వ తర్వాత ఈ ఈగ ఈగలు దోమలు రాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు ఉంటాయి పూర్వకాలంలో ఇంటి లోపల పేడతో అలుకుతారు అందువలన ఆ కాలంలో మనుషులంతా చాలా కాలం ఆరోగ్యంగా జీవించేవారు ఇప్పుడు కాలంలో అందరూ సిమెంట్తో ఇల్లులు తయారుచేసి పాలరాతితో ఇంటిని అలంకరించారు కాబట్టి ఇప్పుడు ఆ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆవు పేడ మరియు పసుపు కలిపి కల్లాపు చల్లడం ఇంటిలోకి ఏం అనారోగ్య సమస్యలు రాకుండా ఎదుర్కొంటాయి ఇంటి ముందు వేప చెట్టు పెరట్లో తులసి చెట్టు పెట్టు కోవడం మన హిందువుల సాంప్రదాయం ఈ ఆవు పేడ బయోగ్యాస్గా కూడా ఉపయోగిస్తారు ఈ ఈ ఆవు పేడ తయారు చేయడానికి ఈ ఆవు పేడను పిడకలుగా తయారుచేసి గోడకు వేసి ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత వాటిని వంట గ్యాస్గా ఉపయోగిస్తారు అంటే కట్లకి బదులు ఈ ఆవు యొక్క పిడకలని ఆవు పేడతో చేసిన పిడకలని ఉపయోగిస్తారు అలాంటి ఆవు పేడ ఆవు పిడకలు వేసి తయారు చేసిన ఏ ఎలాంటి వంటైనా అలా ఎలాంటి వంట అయినా చాలా ఆరోగ్యం అలాంటి వంటలు తినడం చాలా మంచిది ఆవు పేడను ఎరువుగాను ఉపయోగిస్తారు ఆవు పేడతో పండించే పంటను తినడం వల్ల ప్రజలకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ కాలంలో వాళ్ళంతా ఈ యొక్క ఆవు పేడను ఉపయోగించడం చాలా మంచిది ఇప్పుడు చూసామంటే దోమలకు కాయల్స్ పెడతాము పాతకాలంలో అయితే పేడను పేడ పేడను పేడ పిడకలని మరియు దానితో వేపాకు వేపకాయలు వేసి ఎండబెట్టి దానితో పొడి చేసి నిప్పులను తయారు చేసి నిప్పుల పైన ఈ పొడిని చల్లడం వలన దోమలు కానీ కీటకాలు కానీ ఎలాంటి పురుగులు కానీ ఇంటి లోపలికి రావు ఆ ఇంటి లోపలికి రాకుండా ఉండటం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా అలాంటి వేపాకు పేడ వంటి ఈ పొడిని చేయ చేయడం వల్ల ఆ స్మెల్ని ఆ వాసనని పిల్లలు పీల్చిన ఏమి హానికరం ఏమీ లేదు కానీ ఇప్పుడు కాయలుసు అగర్బత్తిలాంటివి ఉపయోగిస్తాం కదా దాని వలన ఇప్పుడు పిల్లలకి అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి ఊపిరి రాకపోవడం తలనొప్పి రావడం కళ్ళు వాపు చెవులు నొప్పిలు ఇలాంటి వ్యాధులన్నీ ఈ మా మిశ్రమంగా తయారుచేసిన ఈ కాయిల్ వల్ల కానీ ఈ అగర్బత్తి వల్ల కానీ వస్తుంది అదే ఆవు పేడతో తయారు చేసిన ఆవు పేడ మరియు ఈ వేపాకు వేప విత్తనాలు దంచి నిప్పులు పైన వేయడం వల్ల వచ్చే పొగను పీల్చడం వల్ల ఎలాంటి చిన్న పిల్లలు పురిటి పిల్లలు కూడా పిలవచ్చు దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ప్రస్తుతానికి అయితే ఆవు పేడ ఇప్పుడు ఎవరు ఉపయోగించడం లేదు అందరూ సిటీలలో టౌన్లలో సెటిల్ అయిపోవడం వల్ల ఎక్కడో నూటికో కోటికో ఒకరు ఇద్దరు ఈ ఆవులని పెంచుకోవడం వాటి పేడ పేడను ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు కానీ ఇప్పుడు ఉండే మన నగరాల్లో ఉండేవాళ్ళంతా ఆవు పేడని ఆవు పేడని అలకడం వదిలేసి టేల్స్ పైన స్టిక్కర్లు అలాంటివి అతికించుకుంటారు కానీ ముఖ్యంగా అయితే ఇంటి ముందు ఆవు పేడ చల్లడం చాలా మంచిది అనారోగ్య సమస్యలు చాలా తగ్గిస్తుంది పసుపును ఒంటికి పూసుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ అంటే వ్యాధి నివారణ శక్తి ఎక్కువగా పసుపుకుంటుంది అలాంటి శక్తి ఈ పేడ కూడా ఉంటుంది కాబట్టి ఇంటి ముందు అందరూ పేడను చల్లుకోవడం చాలా చాలా మంచిది తర్వాత ఈ పేడని పిడకలు తయారుచేసి దాంట్లో వంట చేసుకొని తినడం వల్ల ఆ కాలం వాళ్ళు అంటే పాతకాలం మన తాత ముత్తాతలు అంతా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు దానితో తప్ప ఆవు పేడతో తప్ప ఎరువులు ఆ కాలంలో ఏమీ లేవు ఈ ఆవు పేడని ఉపయోగించి పంటలు పండించడం వాటి నుంచి వచ్చే ఆ పంటలు పండించడం వల్ల శక్తి ఈ ఆ పంటల్లో వచ్చే శక్తి అంతా చాలా మంచిది జనాలు మనుషులు కూడా గట్టిగా బలంగా వంద సంవత్సరాలు జీవించే శక్తి ఈ ఆవు పేడ ఆ ఫుడ్ ఆవు పేడని వేసిన ఆ పంటలకు ఇచ్చిన శక్తి వల్ల ప్రజలు చాలా బాగా వందేళ్ళ వరకు జీవించేవారు కానీ ఇప్పుడు ఈ రసాయన ఎరువులు అంటే యూరియా సల్ఫేట్ ఇలాంటివి వేసి పండించే పంటలు పంటలు పండించి ఇలాంటి ఫుడ్డు మనం తినడం వల్ల మన పిల్లలకు చిన్నప్పుడే క్యాన్సర్లు వైరస్లు చాలా ఈ షుగరు బిపి ఇలాంటి వ్యాధులు ఎక్కువగా చిన్నపిల్లల అంటే పుట్టిన పిల్లల్లో కూడా చాలా వరకు ఉన్నాయి ఈ ఆవు పేడతో తయారుచేసిన ఫుడ్ తిన్న ఆ ఆ కాలం మనుషులు ఇప్పుడు కూడా డెబ్భై వయసు వంద వయసు వరకు కూడా నూరు వయసు వరకు కూడా అక్కడక్కడ మనం విలేజ్లలో చూడగలుగుతాం అదే టౌన్లలో అయితే అరవై యాభై సంవత్సరాలలో పేదా ఉంటారు ఎవరైనా కానీ మనుషులు

ఆ కాలంలో వంద సంవత్సరాలకు పైగా జీవించి ఉండేవాళ్ళు చాలా వరకు ఉన్నారు కాబట్టి ఈ ఆవు పేడను ఇంట్లో అలకడం ఇంటిముందు కల్లాపు చల్లడం వలన చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు దీన్ని ఈ ఆవు పేడను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను